నేను తెలుసుకోవాల్సిన ఏ ప్రశ్న అయినా కానీ నాకు కావాల్సిన ఏ జీకే ప్రశ్న అయినా కానీ నేను తెలుసుకోవాలనుకుంటే గూగుల్ మ్యాప్లోనే ఎక్కువగా తెలుసుకుంటాను వాటి ద్వారానే నేను నాకు కావాల్సిన ప్రశ్నలు కానీ నాకు అనుమానంగా ఉన్న ప్రశ్నలు కానీ నాకు తెలియలేని ప్రశ్నలు కానీ ఏవి అయినప్పటికీ నేను గూగుల్ మ్యాప్లోనే ఎక్కువ తెలుసుకుంటాను ఉంటాను ఎందుకంటే గూగుల్ మ్యాప్ మనకి ఖచ్చితమైన సమాధానం సరైన సమాధానాలనే మనకి అందజేస్తుంది కాబట్టి ఖచ్చితమైన సమాధానాన్ని మనకి అందజేస్తుంది కాబట్టి నేను ఎక్కువ గూగుల్ మ్యాప్నే వాడుతాను దాని ద్వారానే నాకు కావాల్సిన సమాధానాన్ని నేను తెలుసుకుంటాను ఏ ప్రశ్నలైనా కానీ నేను గూగుల్ మ్యాప్లోనే తెలుసుకుంటాను అవి సరైన ఖచ్చితమైన సమాధానం మనకు అందజేస్తుంది తెలియజేస్తుంది అవి ఎంతగానో మంచిగానే ఉంటాయి కాబట్టి గూగుల్ మ్యాప్లోనే నేను ఎక్కువగా తెలుసుకుంటాను ఉంటాను కాబట్టి నాకు అవసరమయ్యే ప్రశ్నలైనా కానీ సమాధానం నాకు దొరకాలి అంటే నేను ఎక్కువగా గూగుల్ మ్యాప్ నుండే తెలుసుకుంటాను